జానపద పాటలు ఆధారంగా సినిమా పాటలు ఏమైనా మీకు తెలుసా అంటే తెలుసు తెలుగు సినిమాలలో చాలా పాటలు చాలా సినిమాలలో ఈ జానపద పాటలను చాలా వాడారు ఏ సినిమా దాని గురించి చెప్పాలి అంటే నాని నటించిన ఒక చిత్రం ఉంది ఆ చిత్రం పేరు ఏమంటే కృష్ణార్జున యుద్ధం ఆ చిత్రంలో దారిచూడు దుమ్ము చూడు మామ ఈ పాట ఒక జానపద గేయం ఈ పాట వినడానికి చాలా బాగుంటుంది ఎందుకంటే అది ఒక జానపద గీతం దీనివల్ల ఆ నాని సినిమా కాకుండా ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి మొన్న రీసెంట్గా యాక్ట్ చేశారు హీరో పేరు గుర్తులేదు కానీ చాలా సినిమాలలో ఉన్నాయి ప్రతి సినిమాలో ఒక జానపద గీతం లాంటిది రా రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాలో పాటలు కూడా చాలా మటుకు ఈ జానపద గేయా గీతాల లెక్కనే ఉంటాయి